గుడ్ మార్నింగ్ అండి చెప్పండి అవునండి అసలు మీ పాప నేమ్ ఏంటో చెప్తారా అసలెందుకండీ లీవ్ అంటే అన్ని డేస్ ఆ అంటే కష్టం కదండి క్లాస్లు పోతాయి కదండి అంటే కొంచెం త్రీ డేస్ కంటే ఒక వన్ డే చేసు అదే ఎగ్జామ్స్ ఉన్నాయండి ఇప్పుడు పిల్లలకి అందుకని చెప్పి మేము ఎవరికీ లీవ్స్ కూడా మేము ప్రొవైడ్ చెయ్యట్లేదు మరీ టెన్ డేస్ అంటే అందుకే ఒకసారి మేము పేరెంట్స్తో మాట్లాడాలి అని చెప్తాము ఓకే ప్రిన్సిపాల్ సార్తో కాదండీ నేను ఒకసారి ప్రిన్సిపాల్ సార్తో మాట్లాడి కనుక్కొని చెప్తాను మేడం నేను థ్యాంక్యూ అండి